భారతీయ సమాజానికి పెయింటింగ్స్కు అవినావభావ సంబంధం కలిగి ఉన్నాయి ఎందుకంటే భారద్దేశంలో ఉన్నటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రముఖమైన పెయింటింగ్స్ను చరిత్రకు సంబంధించినమైన ఆధారాలను బయట తీయడం జరిగింది పెయింటింగ్స్ అనేవి ఆయా కాలానికి అనుగుణంగా వివిధ జాతులు యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను భవిష్యత్తు కాలాలకి తెలియచేయడానికి గతంలో పెయింటింగ్సు ఉపయోగించేవారు అవి ఇప్పటికీ వాటి యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది అలాగే సామాజిక జీవితాన్ని కూడా పెయింటింగ్సు సంబంధం కలిగి ఉంటాయి ఎందుకంటే ఆయా కాలాలను ఎటువంటి మార్పులు అభివృద్ధి మానవ జీవితంలో జరిగాయి అనేది గతంలో జరిగిన సంఘటనలు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలంటే మనకు పెయింటింగ్స్ ద్వారా చాలా సులభంగా భావాల్ని వ్యక్తీకరించొచ్చు